నాకు అత్యంత ఇష్టమైన మొక్కలు మునక్కాయ చెట్టు ఆ తర్వాత మామిడికాయ చెట్టు జామకాయ చెట్టు ఆ తర్వాత ఈ మన సపోటా చెట్లు ఇవన్నీ నాకు చాలా ఇష్టం ఇంకా పూలల్లో గులాబీ పువ్వు సంపంగి పువ్వు రోజా పువ్వు ఆ తర్వాత ఈ సన్నజాజి పువ్వు ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఇప్పుడు మొక్కలు ఎట్లా అంటే వీటి నుంచి వచ్చే ఫలాలు ఇప్పుడు ఆరోగ్యానికి కూడా మంచివి ఇవి ఆపిల్ పరంగా చేసుకుంటే డైజెస్ట్ కూడా మంచిది ఇంకా ఈ దానికి తోడు ఏంటంటే అరటికాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి ఇంకా ఈ ద్రాక్షా గా కానివ్వండి ఆ తర్వాత మునక్కాయలు కూర కూడ పనికి వస్తాయి దానిపై దొండకాయలు ఇంకా వీ దానికి తోడు ఇంకోకటి ఏంటంటే గోంగూర ఇటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మన వంటకు ఇష్టమైన వస్తువులు అదేవిధంగా ఈ పూలు ఏంటంటే ఇప్పుడు పూజలు కానివ్వండి ఇంట్లో ఏదయినా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆ పూలమాలలు కట్టినవి కట్టేసి వాటిని ఇంట్లో ఒక దుప్పటి లాగా ఏ ఏర్పాటు చేసి కు గాడ్జెట్స్ కానివ్వండి అసలు పూజలకు కూడా ఇవి పూలు అనేవి పనికి వస్తున్నాయి దీనివల్ల ఏంటంటే ఇపుడు మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఆ తర్వాత ఇవి ఈ పూల మొక్కలు కానివ్వండి చెట్లవల్ల కానివ్వండి మనకు ఇది పొల్యూషన్ అనేది ఉండదు ఆ తర్వాత వీటివల్ల ఈ మొక్కల వల్ల ఏంటంటే ఇప్పుడు కొన్ని వాటి వా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఏంటంటే మన పశులు అవి ఆహారాలుగా కూడా పనికి వస్తాయి ఇవి వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనకు పనికి వచ్చేవి ఈ మొక్కలు పూలు ఇవి మా ప్రతి అవసరంగా నిత్యవసరం ఉంటున్నాయి